ఇరవై రెండు నాలుగు రెండు వేల ఎనిమిది పంతొమ్మిది మూడు రెండు వేల ఏడు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల మూడు పంతొమ్మిది ఆరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఒకటి